నా ప్రకారంగా పురుషులు స్త్రీలు ఒకరు నృత్యం నేర్చుకోవాలి ఒకరు నృత్యం నేర్చుకోకూడదు అని ఏం లేదు పురుషులు పురుషులులో నృత్య దర్శకత్వం చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో గానీ మామూలుగా బయట నేర్పించే వాళ్ళు కానీ చాలామంది పురుషులే ఉన్నారు శాత్ శాస్త్రీయ నృత్యం గూడా చాలామంది పురుషులు కూడా నేర్పిస్తున్నారు అంటే ఇప్పుడూ సినిమాల్లోకి వెళ్తే శేఖర్ మాస్టరు జానీ మాస్టరు వీళ్ళందరూ శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకొనే వచ్చున్ వచ్చారు వట్టీ నా మామూలు నృత్యం నేర్చుకొని ఏం రాలేదు శాస్త్రీయ నృత్యం అందరికీ వచ్చే ఉంటుంది వాళ్ళందరూ గూడా వచ్చారు అంటే శాస్త్రీయ నృత్యం నేర్చుకొనే వచ్చుంటారు కాబట్టీ నార్మల్గా ఆడవారు మాత్రమే నృత్యం నేర్చుకోవాలి పురుషులు నేర్చుకోకూడదు అని ఏం లేదు పురుషులు నేర్చుకుంటే నేర్చుకున్నారు కాబట్టే ఇప్పుడు మంచి మంచి పాటలు వాటికి నృత్యాలు మనం సినిమాల్లో కానీ బయట ప్రదర్శనలు కానీ మనం చూడగలుగుతున్నాం అలా చాలామందే పురుషులు ఉన్నారు రాకేష్ మాస్టరు కానీ ఇలా ఇలా చాలామందే నృత్యం నృత్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఎవరి కొంతమంది చెయ్యాలి కొంతమంది చెయ్యగూడదని ఏం లేదు నా ప్రకారంగా మాత్రం ప్రతీ ఒక్కరూ నృత్యం నేర్చుకోవాలి నృత్యం నేర్చుకోవడం వల్ల ఇంకా వాళ్ళకి ఉన్న స్కిల్స్ పెరగతాయ్ వాళ్ళకి ఉన్న ఆ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఖచ్చితంగా శాస్త్రీయ నృత్యం ద్వారానే వస్తాయి ఆ శాస్త్రీయ నృత్యం నేర్చుకోని సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కు నిలదొక్కుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు పాతకాలం అని ఇప్పుడు కానీ ఉన్నారు శాస్త్రీయ నృత్యం నేర్చుకోని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అట్లా చేస్ చేయడం వల్ల యాక్టింగ్ కూడా ఈజీగా వాళ్ళు చేయగలగుతారు